నమస్తే అమ్మ నేను ఇలా ఎల్ఐసి ఆఫీస్ నుంచి వచ్చాను ఇప్పుడు నేను చెప్పాలి అనుకున్నది ఏంటి అంటే మీకు ఇన్సూరెన్స్ తీసుకునే ధ్యాస ఏమైనా ఉందా అమ్మ అంటే ఇన్సూరెన్స్లో చాలా రకాలు ఉంటాయి కదా అమ్మ మీకు తెలుసో తెలీదో ఇప్పుడు నేను చెప్ చెప్తాను ఆగండి మనకి డ్రైవింగ్ చేస్తున్నపుడు పడిపోయినప్పుడు ఒక ఇన్సూరెన్స్ వస్తుంది ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ ఆ ఇంకా చాలా ఇన్సూరెన్స్లు ఉన్నాయి అమ్మ నేను నేను పర్టిక్యులర్గా వచ్చిన దానికి అయితే హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడటానికి వచ్చాను అయితే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఏమైనా తెలుసా అండి ఆహా నేను ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మూడు మాటలు చెప్తాను చూడండి ఒకటి ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్సు మీ వయసు ఎంత అమ్మ ఆ ఇదే సరైన సమయం అండి మీరు ఇంకా ఇరవై ఐదు సంవత్సరాలకే తీసుకోవాలి హెల్త్ ఇన్సూరెన్స్ ఏంటంటే మనం మంచిగా ఆరోగ్యవంతులుగా ఉన్నప్పుడు తీసుకున్నప్పుడు ఆ హెల్త్ ఇన్సూరెన్స్ మనకి కరెక్ట్గా సపోర్ట్ ఇస్తుంది అండి ఆ అందుకే ఇప్పుడు తీసుకున్నారు అనుకోండి మీరు ఇన్సూరెన్సు మీకు తర్వాత మీకు ఏమైనా హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం వస్తే మీకు తగిన డబ్బులు మూల్యాన్ని మేము భరిస్తాము అండి మా ఇన్సూరెన్స్ కంపెనీలు ఎన్ని సంవత్సరాలు అంటే ఒక ఇరవై సంవత్సరాలకి మీరు ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది తీసుకుంటే అది ఇంచుమించు ఆ మీకు ఒక నలభై సంవత్సరాలు మీకు అరవై సంవత్సరాలు వయస్సు వచ్చేవరకు మేము కవర్ చేస్తాము నెల నెలా ఒక ఐదు ఆరు వేలు కట్టాలి అండి మీరు అంటే మేము ఆన్లైన్ పేమెంట్ ద్వారా తీసుకుంటాము అండి మీకు రిసీప్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాము అండి ఆ ఇది ఏంటంటే ఇది టర్మ్ ఇన్సూరెన్స్ అండి టర్మ్ ఇన్సూరెన్స్ అంటే మనకి మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ ఇందులో మేము చూస్తాము అండి ఏమైనా అయితే ఆ సరే అండి ఇస్తాము అండి నేను నా నెంబరు మీకు ఫోన్లో కాంటాక్ట్ అయ్యి చెప్తాను అండి ఉంటాను అండి